నేను జోమాటాలో ఒక ఆహార పదార్థం ఆర్డర్ చేశానండి అది చాలా ఆలస్యంగా వచ్చింది అదే విధంగా దాని దాని రేటు కూడా చాలా దాని ధర ఎక్కువగా ఉంది సరే అని చెప్పి నేను సరే ఎంత ఆలస్యమైనా సరే ఆకలి తట్టుకోవడం చాలా కష్టం కాబట్టి సరే అని చెప్పి నేను తినడం మొదలుపెట్టాను ఆ మూత తీయగానే దాని వాసన అనేది చాలా దుర్వాసనగా వచ్చింది దాని అది రుచికరంగా కూడా అంతగా ఏమీ లేదు ఎక్కువ నూనె అనేది వేయడం రుచికరంగా లేకపోవడం అసలు నేను పెట్టిన దానికి నా అంచనాలకు కూడా అది ఏ విధము గాను లేకపోయింది అందుకే నేను దానిని తిరిగి ఇవ్వడానికి ఇంకా ఆలోచించడానికి కూడా లేదు ఇంక తి తినేలాగా అస్సలు లేదు ఇంక వెంటనే దాన్ని తిరిగివ్వా ఇవ్వాలని ఇంక నేను నిర్ణయించుకొని దాన్ని వెంటనే తిరిగి ఇచ్చేసాను